హలో ఆదర్ష్ ఆదర్ష్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను ప్రిన్సిపల్ని సార్ అయితే మీ అబ్బాయిని చేర్పించారుగా ఇక్కడ

అయితే సెకండ్ పీరియడ్ నుంచి కొంచం ఫీవర్గా ఉంది అయితే మరి మీరు ఏమన్నా వస్తారా ఇప్పుడు ఇక్కడకి

ఆ రెండో పీరియడ్ కాగానే రెండో పీరియడ్ నుంచి కొంచం ఫీవరుగా ఉంది ఆ ట్యాబ్లెట్లు ఇచ్చాము అయితే కొంచం ఫీవర్ ఎక్కువగా ఉందని మాములుగా ఇంజక్షన్ కూడా వెయ్యిపిచ్చాం డాక్టర్ వస్తే ఇక మరి మీరు ఎప్ హా చెప్పండి ఆ సరే సార్ ఇప్పుడైతే ప్రెజెంట్ బాగానే ఉంది ఫీవర్ అయితే లేదు లైట్గా ఉన్నట్టుంది ఇప్పుడు ఇప్పుడే ట్యాబ్లెట్లు వేసుకున్నాడు మరి లంచ్ కల్లా ఏమన్నా వస్తారా ఆ అయితే మరి ఆ ట్యాబ్లెట్లు ఇచ్చాము సార్ అయితే మరి మీ వైఫ్ కానీ ఎవరైనా ఉంటే పంపిస్తారా మధ్యాహ్నం కల్లా లంచ్ బ్రేక్ కి వస్తారు కదా అదేలే మాములుగా మీకు ఇన్ఫర్మ్ చెయ్యాలని ఫోన్ చేసాము అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంది ప్రస్తుతానికైతే మరీ యాక్టీవ్గా ఏమీ లేడు ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకుని ఉన్నాడు ఇప్పుడు మరి లంచ్ కి ఫుడ్ ఏమన్నా తెచుకున్నాడా మీ అబ్బాయి మరి ఇప్పుడు ఫీవర్గా ఉంది కదా మరి ఏవన్నా టిఫిన్ లాంటిది ఏవన్నా తెప్పించమంటారా ఆ సరే సార్ అయితే మరి నేను చూసుకుంటాను మీరు మరి ఎప్పుడు వస్తారో అప్పుడు ఒకసారి ఫోన్ చేయండి మరి వచ్చాక అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ అయింది కదా సార్ మరి ఈలోపల ఎవర్నైనా పంపిస్తారా ఇంకా ఏమైనా టైమ్ పట్టిద్దా వన్ అవర్ తర్వాత పంపిస్తారా ఆ సరే సార్ చూసుకుంటాను మీరు కొంచం వీలు కుదిరితే రండి లేకపోతే ఎవర్నైనా పంపించండి తొందరగా ఆ సరే సార్ ఉంటాను ఓకే ఆ ఓకే